అవును చెప్పండి మేము ఏ విధంగా సహాయపడగలం ఇంటి మీద లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా గోల్డ్ లోనా హౌస్ లోనా గోల్డ్ లోనా హౌస్ లోనా ఇప్పుడు మీరు హౌస్ లోన్ తీసుకోవాలంటే హౌస్ ఒక ఆరు సెంట్లు నుంచి ఎనిమిది సెంట్లు లోపు ఉండాలి డాక్యుమెంట్స్ అనేవి ప్రోపర్గా ఉండాలి అవన్నీ ఉంటేనే మేము ఎలాగైనా సరే లోన్ ఇప్పించగలం హౌస్ ఎవరి పేరు మీద ఉంది

మీకు తెలిసినంతవరుకు ఎన్ని సెంట్లు ఉండవచ్చు ఆరు సెంట్లులో మొత్తం ఇల్లే ఉంటుందా లేదంటే ఇంకేమైనా ఉంటుందా

ఓకే మీ ఇంటి నెంబరు ఇంటి పట్టా అవి డాక్యుమెంట్స్ అవి క్లియర్గా ఉన్నాయా ఏ గ్రామంలోకి వస్తుంది మీ పట్టా మండలం

హౌస్ ఎవరి పేరు మీద ఉంది మీ ఫాదర్ పేరు వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ ఫాదర్ పేరు మీ తాతయ్య గారి పేరు ఏ పర్పస్ మీద తీసుకోవాలి అనుకుంటున్నారు లోన్ ఎంత కావాలి అనుకుంటున్నారు

హలో లోన్ ఎంత కావాలి అనుకుంటున్నారు ఫోర్ ల్యాక్స్ అయితే ఇప్పించలేం కానీ ఒక డాక్యుమెంట్స్ అవి క్లియర్గా ఉంటే ఒక త్రీ ల్యాక్స్ వరకు అవుతుంది ఒక త్రీ పాయింట్ ఫైవ్ అలాగ చేయగలం కానీ ఫోర్ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా ఇప్పించలేం మరి అడ్జస్ట్ చెయ్యడం అంటే ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ ఇప్పించగలం కానీ మరి ఇంకా ఫోర్ అంటే నేను ఇప్పించలేనమ్మ మరి ఇల్లు చూసిన తరువాత డాక్యుమెంట్స్ అవి చూసి అప్పుడు ఎదోకటి చెప్తానమ్మా మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు ఓకేనా